అందరూ ఇది మాదే ఇది మా పని మేము చేయాలి అని ఒకరినొకరు సర్దుకోవాలి బాధ్యతగా తీసుకోవాలి వాటర్ బిల్లుపై

ప్రపంచంలోని జీవకోటికి మొత్తము వాటర్ అనేది ప్రధాన కారణం ప్రతి మనిషి తన మనుగడకు సంబంధించి వాటర్తోనే ముడిపడి ఉంటుంది ఉదయం లేచినప్పుడు నుంచి రాత్రి పడుకునేంతవరకు వాటర్తోనే తన జీవనశైలి అనేది ప్రారంభమవుతుంది ప్రతి నిమిషము వాటర్తోనే జీవితాన్ని గడుపుతాడు వాటర్ వాటర్ తీసుకోని ప్రతి జీవి అది మరణానికే దారితీస్తుంది కాబట్టి వాటర్ని

వాటర్ మూత క్వాంటిటీని వ్యర్ధంగా కాకుండగా ఒక క్వాంటిటీ రూపంలో తీసుకోవాలి ప్రతి ఒక్కరికి వాటర్ అనేది జలాశయం అనేది ప్రధాన కారణం ముఖ్య లక్ష్యంగా పెట్టుకోవాలి ప్రధాన కారణం కూడా వాటర్ అనే నీరు పారుదలనేది ప్రతి మనిషి యొక్క మనుగడకు ప్రధానమైన కారణం

కాబట్టి నీటిని వృధా చేయకుండాగ జలా అధికారులతోని మాట్లాడి ఈ ఏరియాలో ఎంత వాటర్ అయితే సరిపోతుంది అక్కడికంతే వాటర్ పోయించి ఎక్కడైతే వ్యర్థంగా నీళ్ళు లీకేజ్లు అవుతున్నాయో అక్కడ నమోదు చేయవలసి ఉంటుంది వ్యర్థమైన ఏరియా దగ్గర వాటిని ఎలా ఉపయోగించాలి ఎక్కడ నీరు అవసరము అవుతుందో అక్కడ ఎలా ఉపయోగించాలి ఎక్కడ వ్యర్థమవుతుందో అక్కడ ఎలా ఉపయోగించాలని వాటి విలువపై ఒక అవగాహన కలిగి ఉండాలి అది అందరికీ తెలియచేయడం అనేది ఒక మన బాధ్యత

బాధ్యతని స్వీకరించి